హలో అవునండి ఓకే గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటిదా అదే గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటిదా ఓకే ఓకే అదే ఎంతమందుంటారు మెంబర్సు ఓకే ఓకే అంటే ముగ్గురికి అయితే కనుక గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేరు కాక్పోతే మనం వాళ్ళకి యాక్సిడెంటల్ కానీ టర్మ్ కానీ అలాంటిది ఏదైనా ఇవ్వగలుగుతాము దానికేంటంటే వాళ్ళ డేట్ అఫ్ బర్త్లు అవన్నీ కావాలి అది కవరేజ్ కూడా అన్నీ ఉంటుంది యాక్సిడెంటల్ కవరేజు నార్మల్ డెత్ కవరేజు అన్నీ ఉంటాయి వాళ్ళ డేట్ అఫ్ బర్త్లు అవీ ఉంటే ఈ కూర్చుని మాట్లడుకు మాట్లాడచ్చు ఒకసారి కూర్చుని దాని బెనిఫిట్స్ అన్నీ కూడా అంటే ఫోన్లో కాకుండా పర్సనల్గా కలిసినా ఆ ఎమౌంట్సు అదే వాళ్ళ డేట్ అఫ్ బర్త్లని బట్టి వాళ్ళ ఏజును బట్టే ప్రీమియమ్సు డిసైడ్ అవుతయి దాన్ని బట్ దాన్ని బట్టి మనం ఒకసారి వాళ్ళ ఆధార్ కార్డ్లు డేట్ అఫ్ బర్తున్న ఆధార్ కార్డ్ కానీ పాన్కార్డ్ కానీ పట్టుకొస్తే ఒకసారి కూర్చుని వాళ్ళు చేసే వర్క్ ఏంటి అంతా డీటేల్స్ కావాల్సొస్తుంది ఈ ఇట్ట గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన గ్రూప్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు కట్టచ్చు ఎయిటీన్ ఎయిటీన్ ఎయిటీన్ సిక్స్టీ ఇయర్స్ వరకు కట్టచ్చు అంటే వాళ్ళు ఇదిని బట్టి వాళ్ళ హెల్త్ కండీషన్స్ను బట్టి అవన్నీ చూసుకుని చేస్తారు చెయ్యొచ్చది అలాగే అలాగే సాయంత్రం ఎప్పుడో ఒకసారి కలిస్తే